పని ఒత్తిడిని తగ్గించడానికి తట్టుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది చిన్న చిన్న ఎక్ససైజులు చేయడం వల్ల కాళ్ళు చేతులు మెడ భాగము అన్నీ తొందరగా యాక్టివేట్ అవుతాయి తరువాత ప్రాణాయామము చెయ్యాలి ప్రాణాయామము తరువాత సూర్య నమస్కారాలను చెయ్యాలి సూర్య నమస్కారాల వల్ల చాలా ఉపయోగము ఉంది బాడీ మొత్తము బాగా యాక్టివేట్ అవుతుంది యోగ నిద్ర చాలా ఒత్తిడిని తగ్గిస్తుంది యోగా వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి